హలో నమస్తే సార్ సార్ మన యొక్క కాలేజీలో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సార్

తప్పకుండా సార్ సార్ మనము ముందే మనకి తరగతి గదులు అనేవి మనకి సరిగ్గా లేవు సార్ అండ్ కొన్ని కొన్ని రూమ్స్లో ఫాన్స్ పని చేయకపోవడం మరి ఇంకొన్ని రూమ్స్లో బెంచెస్ విరిగిపోయి ఉండడం మరికొన్ని మనము ఇంకా ప్లేస్మెంట్స్ అవి ఇంకా ఇంప్రూవ్ చేయాలి సార్ మనకి ప్లేస్మెంట్స్ తక్కువ ఉన్నాయి అండి మన కాలేజ్లో అలాగే మరి కొన్ని ఇంకా క్యాంపస్ ఇంటర్వూస్ని కూడా మనము తీసుకురావాల్సి ఉంటుంది అండి మేమా మేము ఆల్రెడీ చెప్పాము సార్ ఆల్రెడీ ముఖ్యంగా సిబ్బంది అయితే చా కంపల్సరీ మార్చవలసిన పరిస్థితి ఉంది అని మేము ఎప్పుడో మేనేజ్మెంట్కి చెప్పాము అండి కానీ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా మరి రెస్పాండ్ అవ్వలేదు అండి తగిన చర్య అనేది తీసుకోలేదు